ఏమి లేదు ఈ ఓటీటీ గురించి ఇవి చూస్తున్న అరే దీంట్లో ఇగో దీంట్లో ఇంకా నీ రీచార్జ్తో దీంట్లో నీ రీచార్జ్తో వస్తుంది రా ఇంకా కొత్తగా వచ్చింది మంగళవారం మూవీ చూడు మస్తు ఉంది అసలు

అది చూడలేదు కానీ ఈ ఓటీటీలో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నీ రీఛార్జ్తో వస్తుంది నీకు సబ్స్క్రిప్షన్ అరే ఉంది తెలుసు కానీ ఇది ఇది చూసుకోరా ఇది ఇంకా బాగుంది దీంట్లో ఈ వెబ్సిరీ ఈ వెబ్సిరీస్లు చూడు అప్డేటెడ్ వెబ్సిరీస్ వస్తున్నాయి మస్తు ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే నే ఈడికి రా నేనే నీకు షేర్ చేస్తాను డైరెక్ట్ ఎందుకు మరల డౌన్లోడ్ చేస్తావు లేదంటే మనం క మనం కలిసి చూద్దాం ఒక వెబ్సిరీస్ ఈ ఓటీటీ అయితే మస్తు ఉంది అసలు నిజంగా ఇందులో చూడాల్సిందే అది కనెక్ట్ చేయడం డైరెక్ట్ చూద్దాం ఓటీటీ ఓపెన్ చేయాలి వెబ్సిరీస్ ఆన్ చేయాలి అంతే నువ్వు ఫ్రీ అయితే కాల్ చేయి డైరెక్ట్ కనెక్ట్ చేయడం చూద్దాం వస్తాను అంటే ఈరోజు నైట్కి రా మరి చూద్దాం అరే ఈ కొత్త వెబ్సిరీస్ చూద్దాం రా లేదంటే మూవీస్ అన్నా చూద్దాం ఎందుకంటే ఇది మూవీ బాగుంది అంట లేదు ఫస్ట్ మూవీ చూద్దాం రా మూవీ తర్వాత వెబ్సిరీస్ చూస్తా అంటే వెబ్సిరీస్ ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది నైట్ నైట్ మొత్తం చూడచ్చు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మూవీ చూస్తే జల్దీ జల్దీ ఫినిష్ అయిపోతుంది మనకు అట్ల అంటున్నాను సరే రా మరి రైట్